నేను సాధించిన కొన్ని అతి పెద్ద విజయం ఏమిటంటే నేను ఎంసీఏ చేసాను సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్ దాకా కాలేజ్ టాపర్ ని నేనే అనమాట సిక్స్ సెమిస్టర్స్ నేనే కాలేజ్ టాపర్ ని ఓవరాల్ అకాడమిక్ టాపర్ అనమాట ఇంకా ఫైనల్ ఇయర్ వచ్చేసింది మేము మా కాలేజీ లో ప్రతి ఇయర్ వచ్చేసి జూబిలేషన్ సెలబ్రేషన్స్ చేస్తాము అనమాట కాలేజ్ ఫంక్షన్ చేస్తాము ఫైవ్ డేస్ చేసుకుంటాం అనమాట ఫస్ట్ డే నుంచి స్పోర్ట్స్ డే నుంచి స్టార్ట్ చేసి ఐదో రోజు సెలబ్రేషన్స్ తో సెలబ్రిటీ లని పిల పిలిపించి ఫంక్షన్ డాన్స్ ప్రోగ్రాం ఇవన్నీ ఉంటుంది ఆరోజు స్టార్ట్ చేసే ముందు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అనమాట మా చైర్మ్యాన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి చాలా ఫ్రెండ్ అనమాట ఇప్పుడు కాలేజ్ ఫంక్షన్ కి పిలిచారు ఆ సంవత్సరం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అకాడమిక్ టాపర్స్ అందరికీ ఎంసీఏ తరువాత బీటెక్లో వాళ్లు ప్రతి ప్రతి బ్రాంచ్ లో ప్రతి బా బ్రాంచ్ లో ఉండే వాళ్ళు అకాడమిక్ టాపర్స్ అందరికి వచ్చి లాప్ టాప్ డిస్ట్రిబ్యూట్ చేశారు లాప్ టాప్ డిస్ట్రిబ్యూట్ చేశారు మేము అకాడమిక్ టాపర్ నేను కదా ఎంసీఏలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాప్ టాప్ తీసుకున్నాను అదే నాకు చాలా గర్వపడిన విషయం అన్నమాట నా జీవితంలో ఒకటి సాధించానంటే నేను ఎంసీఏలో ప్రతి సెమిస్టర్ కాలేజ్ టాపర్ రావడం తర్వాత వచ్చేసి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు చేతుల మీదగా లాప్ టాప్ అందుకోవడమే దాన్ని నేను ఎక్కువ గర్వపడిన విషయం అనమాట అప్పుడు పేపర్ లో అంతా కూడా వేశారు నాకు చాలా సంతోషకరమైన విషయం నేను గర్వపడే విషయము నా జీవితంలో అదే అనమాట